అమ్మ నేను వి విజయనగరం పైడితల్లి అమ్మ గ్రామదేవత పండగకి అమ్మ అవును అమ్మ ఇది చాలా మన జిల్లాలో చాలా చాలా ప్రసిద్ధి చెందినటువంటి పండగ అమ్మా ఇది మనము అనుకున్న కోరికలని నెరవేర్చే సత్యమైన తల్లి అమ్మా ఈ పండగలో మన సంప్రదాయాలు మన సంస్కృతులు తో కూడినటువంటి కళలు ప్రదర్శించబడతాయి చాలా అనందంగా బాగుంటుంది అమ్మా చ మంచి మంచి బుర్రకథలు గుళ్ళ ఆటలు తప్పెటగుళ్ళు చిడతల భజనలు మంచి మంచి విన్యాసాలు చాలా బాగా జరుగుతాయి అమ్మా అందుకే నిన్ను తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాను అమ్మా ఈ విజయనగరంపై ఈ యాత్రే ముఖ్యంగా ఎప్పుడు అంటే దసరాకి ముందుగా ముందు రోజు జరుగుతూ ఉంటుంది అమ్మా

దసరా ముందు

ఈ అమ్మవారి చరిత్ర ఏంటంటే ఇది విజయనగరం ఈ పైడితల్లి అమ్మవారు అనే దేవత ముందుగా విజయనగరం రాజులు యొక్క చెల్లెలు అమ్మా ఆవిడ ఏదో కారణం వల్ల ఎలాగో చనిపోతే ఆవిడ వాళ్ళ నాన్నగారికి కలలో కనిపించి నేను మన విజయనగరం పెద్ద చెరువులో నేను ఉంటాను నాన్న మీరు నా ప్రతిమను తీసుకుని మీరు ప్ర ప్ర ప్రతిష్టించి నన్ను వేడుకోండి మొక్కుకోండి అని చెప్తుంది అన్నమాట అప్పుడు విజయనగర రాజుల దగ్గర అప్పలనాయుడు అనే వ్యక్తి ఉంటే ఆ అప్పలనాయుడు అనే వ్యక్తి ఆ కోనేటిలో దూకి ఈత కొట్టుకుని దూకి లోన నుండి ఆవిడ ప్రతిమను తెచ్చి ఒక దగ్గర ప్రతిష్టించి అప్పటి నుండి ప్రతీ సంవత్సరం విజయనగర యాత్ర అనేది జరుగుతూ ఉంటుంది ఆవిడ సకల జనులు యొక్క కోరికలను తీరుస్తూ ఉంటుంది అన్నమాట అదే అమ్మ అలగే అమ్మా అలాగే నిన్ను తీసుకెళ్తాను అమ్మా తప్పకుండా తీసుకెళ్తాను అమ్మా నీ గురే నీ గురించే కదా ఇప్పుడు నీకు బాగా చదువు రావాలి అని ఉద్యోగం రావాలి అని నీవు ఆయురారోగ్యాలతో బాగా నీ జీవితం బాగుండాలి అనే నేను మొక్కుకున్నాను అమ్మా అందుకని నేను ఈ సంవత్సరం నిన్ను తప్పనిసరిగా తీసుకు వెళ్తాను ఈ ఆ ఉత్సవాల్లో సిరిమాను ఉత్సవం నువ్వు చూద్దువు చాలా బాగుంటుంది మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది ఆ టూరుకి నిన్ను తీసుకువెళ్తాను నేను తప్పకుండా తీసుకువెళ్తాను అలాగే అమ్మా అలాగే వెరీ గుడ్